మా చుట్టుపక్కల అయితే ఒక రెస్టారెంట్ అయితే ఉన్నది రెస్టారెంట్ వచ్చి పే రాజుగారి బిర్యానీ అడ్డా అక్కడ నుంచి అయితే మాకు కావాల్సిన వంటకం అయితే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మాకు చాల ఇష్టం అండ్ అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ వచ్చి ఆ నాకు నచ్చి మంచిగా అనిపించే వంటకం అయితే చికెన్ బిర్యానీ మా లొకేషన్ ఇక్కడ మాదగ్గరలో అయితే రాజుగారి బిర్యానీ అడ్డా అనే ఒక ప్రదేశం రెస్టారెంట్లో మాకు సా టేస్ట్ ప్రకారంగా కానీ అండ్ క్వాలిటీ క్వాంటిటీ ప్రకారంగా కానీ అన్నీ విషయాలలో నాకైతే ఆ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది సో అందుకనైతే నేనైతే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ అన్నింటిలో కంటే ఆ రాజుగారి బిర్యానీ అడ్డా ప్రదేశంలోకైతే నుంచి అయితే నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాను అండ్ నాకైతే తెలిసినంత వరకు అయితే ఒక మంచి బిర్యానీ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ అందరికి అయితే నచ్చుతుంది అక్కడ అయితే అండ్ కొత్తగా కొత్త చోట్లకు అయితే ఎప్పుడైతే టేస్ట్ చేయం అదే రెస్టారెంట్ అయితే మేము రెగ్యులర్గా అయితే వెళ్తు ఉంటాం అందుకని అక్కడ నుంచి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ టేస్ట్ ప్రకారంగా వచ్చి టేస్ట్ అయితే మంచిగా ఉంటాది అసలు సూపర్ ఉంటుంది అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికైతే నచ్చుతుంది అండ్ టేస్ట్ తీపి అండ్ అలాంటివి తీపి అయితే బా తీపి అంటే తియ్యదనం అయితే బరాబర్ ఎగ్సాక్ట్లిగా బిరియానీలో ఎట్ల ఉండాలో అదేవిధంగా విధానం ప్రకారం చాలా అధ్బుతంగా అయితే ఉంటుంది అండ్ మసాలలో మాసాలకు వచ్చి చికెన్ బిరియానీలో ఎంత మసాల వేయాలో ఎగ్సాక్ట్లీ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది సో అందుకని ఆ బిర్యానీ టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది అందుకని అయితే నాకైతే ఆ బిర్యానీ అయితే చాలా ఇష్టం అండ్ ఇంకెప్పుడు కూడా నేను ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా కానీ అదే బిర్యానీ రాజుగారి బిర్యానీ అడ్డా నుంచి అయితే నేను ఆర్డర్ చేసుకుంటాను అండ్ ఎనీ వేకన్సీ మా ఇంట్లో ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా అయినా కానీ నేనైతే అలాంటి రెస్టారెంట్ నుంచి అయితే క్యాటరింగ్ అయితే తెపించుకుంటాను ఫుడ్డు చికెన్ బిర్యానీ వచ్చి ఎందుకుంటే అలా ఆ లొకేషన్ చికెన్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ అది కూడా ఉంటుంది అండ్ క్యాటరింగ్కి సంబందించినది సో అక్కడ నుంచి అయితే క్యాటరింగ్ అయితే తెపించుకొని నేనైతే మా ఇంళ్ళలో జరిగే ఫంక్షన్స్లోకైతే పెట్టించుకుంటాను ఎందుకంటే వాళ్ళు చేసే వంట అట్లా ఉంటుంది అండ్ టేస్ట్ విషయం మసాలాలు వాళ్ళు వాడే వంటకాలు వాళ్ళకు కావాల్సినంత సామాను అయితే వాళ్ళు తెచ్చుకొని వాళ్ళయితే మనకు కావాల్సిన నచ్చినట్టు తియ్య తియ్యగా పర్ఫెక్ట్గా మసాలాలు ఘాటు కారం క్వాలిటీ క్వాంటిటీ అయితే మనకు పర్ఫెక్ట్గా వాళ్ళు అంచాన వేసుకొని అయితే బరాబర్ చేస్తారు సో అందుకని అయితే ఆ బిర్యానీ పాయింటు అయితే చాలా ఇష్టం నేను ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నట్టు అయితే అదే బిర్యానీ రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకుంటు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడ అయితే అందుబాటులో ఉంటాయి మన నచ్చిన విధంగా టేస్ట్ ప్రకారంగా అయితే దొరుకుతు ఉంటాయి సో అలాంటివి అయితే మనం అయితే అసలు వదలకు వదిలి వేయకుండా నేనేప్పుదు అయితే తే రెగ్యులర్గా అయితే రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు నేను సో ఎప్పుడైనా అలా రెస్టారెంట్ నుంచి అయితే నాకు కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని తెపించుకుంటాను అండ్ అలానే మా ఇంట్లో వాళ్ళందరు కూడా అలాంటి ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది సో అలా ఆర్డర్ చేసుకుంటాను